హలో గుడ్ ఈవెనింగ్ సార్ నేను బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాను అండి విక్రమ్ గారేనా మాట్లాడేది నేను బ్రాంచ్ మేనేజర్ అనిల్ నా పేరు ఏమి లేదు సార్ మాకు మేము ఆఫర్ చేసే సర్వీసెస్ అన్నీ మీకు అవేర్నెస్ కోసం జస్ట్ కాల్ చేసాం మీకు మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారా సార్ ఏ అదేమి లేదండి జస్ట్ కన్ఫార్మ్ చేసుకుందామని అదే మొబైల్ బ్యాంకింగ్లో కూడా ఇప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు పంపించుకోవచ్చు ఇప్పుడు కొత్తగా యూపీఐ లైట్ అని వచ్చింది సార్ దాంట్లో ఎక్కువ డబ్బులు వేసుకోకండి ఈజీగా కట్ అయిపోతాయి

పాన్ కార్డు మ్యాండేటరీ అండి ఎందుకంటే మీకు ఏదన్న బల్క్లో ట్రాన్సాక్షన్ అయినప్పుడు మనకు ఐటీ వాళ్ళకు తెలియాలి కదండి మన ఇన్ ఇన్ఫర్మేషన్ సో అందుకని అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా అన్నీ బ్యాంక్స్కి కలిపి ఒక పాన్ కార్డు మ్యాండేటరీ అండి మీ పాన్ కార్డ్ లింక్ చేసారు కదా సార్ ఓకే ఓకే అండి మీరు ఏటీఎం కూడా వాడుతున్నారా సార్ ఏమన్న అవునవునండి అది సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ మన బ్రాంచ్ ఏటీఎం దగ్గర మనం తీసుకుంటే మనకి ఫైవ్ టైమ్స్ వస్తుంది సార్ మోస్ట్లీ ఉంటుంది సార్ ఎందుకంటే మనం ఇప్పుడు రూరల్ రూరల్ ఏరియాస్లో కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సార్ అందుకని మోస్ట్లీ అన్నీ దగ్గర ఉంటాయి సార్ ఒక ఫైవ్ టూ టెన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి ఇక అది తప్పదు సార్ ఎందుకంటే మనకు చార్జెస్ వర్తిస్తాయి దానికి సార్ మీరు అదే అలాంటి ఆఫర్స్ గురించి చెప్పలేదు సార్ ఒకవేళ మీకు ఏదన్న లోన్స్ కావాలి అనుకుంటే ఒకసారి బ్రాంచ్ని విజిట్ కాండి మీ మీరు ఒకసారి పాన్ కార్డు ఎట్లా పాన్ లింక్ అయి ఉంది కాబట్టి నేను అది చెప్తాను సార్ మీకు మీకు ఉన్న బెస్ట్ ఆఫర్స్ బెస్ట్ లోన్స్ ఏదన్న ఉంటే చెప్తాను దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకో వచ్చుకోండి అవన్నీ బ్యాంకులో చెప్తాం సార్ ఇప్పటికి అయితే ఇంతే అవన్నీ డిస్క్లోస్ చేయలేం సార్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ